హైదరాబాద్ జిల్లాలో మనకు ఆరోగ్య విషయం పైకి వస్తే ఎంతో సులభంగా మరియు ఆరోగ్యమైన సేవలు మన హైదరాబాద్ అందిస్తుంది ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అలాగే ప్రధానంగా మనం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న సంవత్సరం అంటే అది కోవిడ్ విషయంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఎన్నో తపనలు పడ్డారు ఎందుకంటే కోవిడ్ వల్ల చాలామంది చాలా జీవితాలు అనేవి చాలా ఎఫెక్ట్ అయ్యాయి దీనికి కారణం మనకి అందరికీ తెలుసు విదేశీ విదేశీయుల వల్ల వచ్చిన ఈ మహమ్మారి మన మన తెలంగాణలో వచ్చిన దాని ఆపేందుకు చాలామంది ప్రయత్నించారు హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి కరోనా యొక్క కరోనా రావడం వల్ల వారికి కొత్త కొత్త విషయాలనేవి తెలిసాయి ఎలా అంటే ఒకప్పుడు మనకి మాస్క్ అనేది కూడా తెలియదు అది కేవలం డాక్టర్లు హాస్పిటల్లో వాడే విషయం తెలుసు కానీ మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరూ మాస్క్ యూస్ చేయడం అలాగే మనం ఇంతవరకు శానిటైజర్ అనే పేరు కూడా వినలేదు కానీ దానికి కూడా వాడడం అనేది నేర్చుకున్నాం ఎక్కడ చూసినా మన హైదరాబాద్ జిల్లాలో ప్రధానంగా మురికివాడలో అలాగే చాలా ఎఫెక్ట్ అయిన ప్రాంతాలతో కూడిన ఆస్ప ఆస్పత్రులు అనేవి చాలా ఉన్నాయి కాకపోతే వీటిలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది అదే మనము ప్ర ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్లు చూసుకుంటే ఆ హాస్పిటల్లో మనకి ఉచిత వైద్యము మెరుగైన చికిత్స ఉంటుంది కానీ ప్రజలు ఎవ్వరూ దాని ఉపయోగించుకోరు ప్రైవేట్ అందరూ ప్రైవేట్ వైపే మగ్గుచూపుతారు ప్రైవేట్లో ఏంటంటే మన సామాన్యులు కూడా ప్రైవేట్లోనే చూపిచ్చుకుంటున్నారు వాళ్ళ అంతస్తుకు మించి ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు కడుతూ తమ డబ్బులు అనేది వృధా చేసుకుంటున్నారు అదే ఆరోగ్య మనిషి ఆరోగ్యం ఆరోగ్యం వైపు ఎక్కువ మగ్గు చూపిస్తాడు అందుకే ఎందుకంటే జీవితంలో ఆరోగ్యం ఉంటేనే ఎన్నో పనులు చేయగలం హైదరాబాద్ ఆసుపత్రిలో ఎన్నో ఆసుపత్రిలు ఉన్నాయి వీటిలో మెరుగైన చికిత్స కొరకు వెళితే ఎంత మెరుగు ఎంత మెరుగైన చికిత్స కావాలంటే అంత డబ్బులు కట్టాలి ఎన్ని డబ్బులు అనేవి పెద్దవాళ్ళు మాత్రమే కడతారు కానీ దీన్ని ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ అనేది ప్రభుత్వ హాస్పిటల్ మెరుగు కానిది అని ప్రచారం చేసింది ఎలాగంటే ప్రతి ఒక్కరూ ప్రైవేట్ మొగ్గ చూపించారు ఎవరు ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు ఎందుకు అనగా ప్రైవేట్ ప్రైవేట్లో మనకు ఫెసిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వాటి వారు ఇచ్చేదాన్ని చూస్తారు కానీ వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఎవ్వరూ చూడరు ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళు డబ్బులు అనేది తీసుకుంటారు కోవిడ్ సమయాల్లో అయితే ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోనే ప్రో ప్రోవిద్ ప్రభుత్వ ప్రభుత్వం ఎంతో ఆలోచించి ప్రభుత్వ ఆసుపత్రులతోనే ఎక్కువ పని చేసేలా చేసింది అప్పుడు ఎవ్వరు ప్రైవేట్ హాస్పిటల్ని వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ డబ్బులు ఎక్కువ అవుతాయి ఎవరి దగ్గర సరిపడా డబ్బులు లేవు ఆ సమయంలో ప్రభుత్వంతో ప్రభుత్వ హాస్పిటల్లో అయితే మనకు చాలా ఉచితంగా అయిపోతుందని ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులు అనేవి అందరికీ గుర్తొచ్చాయి మందుల దుకాణాలు చూసుకుంటే హైదరాబాద్లో మందులు మందుల కొరవే అసలు ఉండదు ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఒక విషయం కిడ్నీ మార్పిడి దాంట్లో ఒక మనిషికి కిడ్నీ మార్పిడి చేస్తూ ఉండ చేయాలి దాన్ని ఐదు నిమిషాల్లో ఒక ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్కి అంబులెన్స్లో చాలా వేగంగా తరలించారు అది చూసి దేశమంతా షాక్ అయ్యింది అంటే అంత స్పీడ్గా అంత తొ తొందరగా వేగంగా ఇక్కడ విద్య ఆరోగ్యరంగం అనేది పనిచేస్తుంది పెద్ద పెద్ద ఆసుపత్రిలో పెద్ద మార్పిడిలు చేయడం అనేది ముఖ్యం అధికం వీటిని చూసుకుంటే గుండె మార్పిడి

వారు ఇతర దేశం నుంచి ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు దానిలో మన ఆరోగ్య రం ఆరోగ్య రంగంలో ఆ మార్పిడి చేయడంలో ఎంతో శరవేగంగా పని చేసింది